మన జీవితంలో ఏదైనా శుభకార్యం ఎలా ప్రారంభిస్తారు కార్యక్రమాన్ని ఎలా ప్రారంభిస్తారంటే ముఖ్యంగా మన మన జీవితంలో మన జీవితంలో ఒక ముఖ్య కార్యక్రమం అది పెళ్ళి ఆ పెళ్ళిలో మనం ఒక జీవిత భాగస్వామిని ఎన్నుకోవాలి అది ఎన్నుకున్న తరువాత మా బంధువులతో మాట్లాడి మనం ఒక మంచి రోజు చూసుకొని ఆ రోజు మన బంధువులందరికీ హవాన ఆహ్వాన పత్రిక ఇచ్చి మనం పిలిచి ఆ రోజున పొద్దునే ఆ రోజున అందరు బంధువులను ఇంటికి రమ్మని అన్ని రకాల పనులని చేసుకుంటాము అందులో అందరు కలిసి మెలిసి అన్ని చేసి అన్ని చేసి ఇందులో మనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము పొద్దున ముందుగా రెండు రోజుల పెళ్ళిలో మూడు రోజుల పెళ్ళిలో ముందుగా ముందు రోజు పాలపుడక వేసుకుని అందరి అందరూ అడవికి వెళ్ళి అడవికి వెళ్ళి పాలపుడక తెచ్చుకోని బ్యాండ్తో ఆహ్వానించి వారి పెళ్ళి పందిరేసుకుంటాము తర్వాత కార్యక్రమంలో ముందురోజు మంగళ స్నానం చేసి ఫోటోలు దిగి అందరు ఫోటోలు దిగి చాలా సంతోషంగా గడుపుతారు ముందు రోజు పాలపుడక రోజు పప్పన్నంతో తినడం జరుగుతుంది తర్వాత రోజు తెల్లవారుజామున లేచి కార్యక్రమంలో భాగంగా పెళ్ళి కొడుకును అలంకరించి అందరూ బంధువులు అలంకా అలంక్ అలంకారం అయ్యి అందరూ పెళ్ళికూతురు యొక్క గృహంలోకి వెళ్తారు అక్కడ వాళ్ళు ముందుగా కార్యక్రమంలో భాగంగా ఎదుర్కొని వాళ్ళని ఇంటికి రమ్మని పెళ్ళి పందిర్లు వేసి అందరూ కూర్చుంటారు కార్యక్రమం మొదలు పెట్టే ముందు పెళ్ళికొడుకును పెళ్ళికూతురును తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి అందరు బంధువుల మధ్య వారికి సంతోషంగా పెళ్ళి చేయడం జరుగుతుంది కార్యక్రమంలో పెళ్ళి చేసిన తర్వాత అందరూ అక్కడ భోజనం చేసి అందరూ కలిసిమెలిసి వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలను తిని అక్కడి నుండి వెళ్తారు అక్కడి నుండి వెళ్ళి మరుసటిరోజు శుభరాత్ మరుసటిరోజు ఫస్ట్ నైట్ జరుగుతుంది తర్వాత అందురు అందులో వెళ్ళిపోతారు ఇలా మా జీవితంలో మొట్టమొదటి ఘట్టం పెళ్ళి మాత్రమే తర్వాత కొన్ని పుట్టిన రోజు కార్యక్రమాలు చేసుకుంటాము అందులో మన స్నేహితులందరు కలిసి మనకు మనకు కావలసినటువంటి కేకులు గానీ బర్త్డే సెలబ్రేషన్ గానీ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు కొంతమంది మందు తాగడం కొంతమంది తమ్సప్లు తాగడం ఇలా ఎన్నో చేయడం జరుగుతుంది ఎందుకంటే బర్త్డేలలో మనం మన స్నేహితులను కలుసుకోవడం జరుగుతుంది ఇలా కార్యక్రమాలు ఎన్నో చేస్తాము ఇందులో కార్యక్రమాలలో మన ఇంట్లో ఎవరైనా స్త్రీలు గానీ ఉన్నటలా సందర్భం ఉంటే అందులో చీరల ఫంక్షన్ ఇలాంటి ఫంక్షన్లు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది శారీ ఫంక్షన్లో ముఖ్యంగా ఆడవారిని అలంకరించి ఫోటోలు దిగడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మనకు పుట్టిన పిల్లలకు చేయడం జరుగుతుంది మనకు పుట్టిన పిల్లలకు ముందుగా ఇరవై ఒకటి రోజున పేర్లు పెట్టడం జరుగుతుంది పేర్లు పెట్టిన తర్వాత వారిని పెంచుతూ పెంచుతూ పెద్దగయిన తర్వాత కొంతకాలానికి వారికి చెవులు కుట్టించడం జరుగుతుంది ఆడపిల్లలకు ఇలా చెవులు కుట్టించేటప్పుడు ఏడు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అయిదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కుట్టించడం జరుగుతుంది ఇలా కుట్టించినప్పుడు ఆ కార్యక్రమం చేసి అందరికీ భోజనాలు పెట్టి భోజనాలు పెట్టడం ద్వారా ఆ కార్యక్రమం ముగుస్తుంది తర్వాత వారిని పెంచి పెంచి స్కూళ్ళలో పాఠశాలలో గుళ్ళల్లో వైద్య శిబిరాలలో మరియు పాఠశాల మందిరాలలో మరియు శ్రీలంకలో మరియు ఎక్కడ పడితే అక్కడ వారిని కార్యక్రమంతో నిర్వహించడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల స్విచ్ బోర్డు మరియు పత్రికలు మరియు ఫోటోలు ఫ్యాన్లు గిలాసులు గిన్నెలు మరియు అన్ని చేయడం జరుగుతుంది మన జీవితంలో కార్యక్రమాలు అను వంటిది చాలా ముఖ్యమైనది ఎందుకంటే కార్యక్రమంలో చాలా మంది పాల్గొంటారు అలా పాల్గొన్న వ్యక్తులు ఎన్నో చేయడం జరుగుతుంది ఇలా కార్య కార్యక్రమం చేసేటప్పుడు అందరూ మంచి మంచి వస్త్రాలు ధరించి మంచి మంచి ఆభరణాలు ధరించి రావడం జరుగుతుంది కార్యక్రమంలో భాగంగా అందరూ పాల్గొని అంతా విజయవంతం చేసి అన్నం తిని వాళ్ళింటికాళ్ళు వెళ్ళిపోతారు ఇలా చేయడం అనేది కార్యక్రమం కార్యక్రమంలా ఉంటుంది కార్యక్రమంలో స్విచ్ బోర్డ్లు ఉంటాయి కార్యక్రమంలో టీవీలు రిపేర్లు అన్ని ఉండడం జరుగుతుంది కార్యక్రమంలో చెట్లు పుట్టలు మందు మశానం దుబ్బ ఇలాంటివి కూడా ఉండడం జరుగుతుంది కార్యక్రమం అనేది కార్యక్రమంలా ఉంటుంది ఈ కార్యక్రమంలో మనం ఎన్నో రాకలుగా చేయడం జరుగుతుంది ఎందుకో కార్యక్రమం చాలా మంచిగా ఉంటుంది